హలో నమస్తే మేడమ్ బాగున్నాను మేడమ్ మీరు ఎలా ఉన్నారు చెప్పండి మేడమ్ అవును మేడమ్ అవును మేడమ్ నేను గమనించాను ఆయన పనితీరు కూడా బాగానే చేస్తున్నాడు ఇటీవల ఆలసటగా కనిపిస్తున్నారు మాట్లాడాను ఒక చిన్న చర్చ జరిగింది ఆయన ఇంటి పరిస్థితి కాస్త కష్టంగా ఉందని చెప్పారు అయితే స్కూల్ పనులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఒక్కరే అన్నీ చేయాల్సి వస్తుంది కదా మనం ఉపాధ్యాయులం కూడా చిన్న చిన్న విషయాల్లో సహాయం చేస్తే రాము గారిపై భారం తగ్గుతుంది ఉదాహరణకు పిల్లలని తరగతులకు వెళ్ళే పనిలో కాస్త చూడడం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం హెల్ప్ చేస్తే ఆయనకి కూడా కొంచెం పని తగ్గుతుంది కదా అవును మేడమ్ బాగుంది మేడమ్ మన ప్రధాన ఉపాధ్యాయుడు గారితో కూడా మాట్లాడి మరో సహాయకుడిని కూడా నియమించాలని చూద్దాం ఖచ్చితంగా మేడమ్ మనం మన పనిలో బిజీగా ఉన్నాం సహాయక సిబ్బందికి మన ఆదరణ చూపిస్తే వాళ్ళ పని సులభంగా జరుగుతుంది అలాగే మేడమ్ బాగా అనిపిస్తుంది మనందరం కలిసికట్టుగా పని చేేస్తేనే మంచిది అలాగే అలాగే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్